బొంగు చికెన్ ఒకటి షవరమా ఒకటి రుమాలి రోటి ఒకటి నాకు చాలా కష్టమైన పని అయిపోయిందండి అవి నేర్చుకోవాలనుకుంటే అవ్వటం లేదు బొంగు చికెన్ వండుదామంటే బొంగు దొరకటం లేదు అండి పచ్చి వెదురు బొంగు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి వె ఎక్కడో అరకు వెళ్ళే రూట్లో అవన్నీ అడవులు కాబట్టి అక్కడ దొరుకుతాయి మనకు ఇళ్ళ దగ్గర ఎక్కడ దొరుకుతుంది అండి అక్కడికి అమెజాన్లో కూడా నేను ట్రై చేశాను పచ్చి వెదురు బొంగు దొరుకుతుంది ఏమోనని కానీ అందులో ఏం ఎలా ట్రై చేసినా కూడా చూపించటం లేదు అండి ఎప్పటికైనా సరే బొంగు చికెన్ వండాలండి వండి టేస్ట్ చేయాలి నేను ఇప్పుడు వరకు టేస్ట్ చేయలేదండి నేనే వండుకుని తినాలని డిసైడ్ అయ్యి ఇప్పటివరకు కూడా వండటానికి కూడా ట్రై చేయలేదు అలాగే షవరమా అండి షవరమా వండాలంటే మాటలా అండి మామూలు మాటలు కాదు అవి బయట షవరమా దొరుకుతుంది మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు తింటుంటారు అండి చాలా బాగుంటుంది ట్రై చేయమంటారు కానీ నా పిచ్చి ఏంటంటే అందులో వేరే వేరే మీట్స్ ఏమైనా కలిపి వేస్తాడేమో అని భయమండి అందుకని ఇప్పుడు వరకు కూడా బయట ఎక్కడ షవరమా టేస్ట్ చేయలేదు అదికూడా ఇంట్లో తయారు చేసే తినాలని అనుకున్నాను కానీ ఆ ఎక్విప్మెంట్స్ అయి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మనకి అవి దొరకాలే అప్పుడు నేను ట్రై చేయాలి ఆ వంట కూడా చాలా కష్టమండి ఇంక రుమాలి రోటి అంటారా అమ్మో దాని తయారు చెయ్యాలంటే రోటీలు గాల్లో ఎగరేసుకుంటూ చెయ్యాలండి ఏదో చపాతీలు అంటే పీట మీద ఒత్తేసి కాల్చేస్తాం కానీ రోమాలి రోటి అలా కాదు కదండి అమ్మో దాన్ని చేయటం కూడా చాలా కష్టమైన పనండి కానీ ఎప్పటికైనా నేర్చుకోవాలండి నేర్చుకుని ఈ మూడు వంటలు కూడా వండుకుని టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను